భవిష్యత్తులో తెలుగు భాషను ఎలా ప్రచారం చేసి సంరక్షించవచ్చు అంటే తెలుగు భాషలో తెలుగు భాష అనేది ఒక గొప్ప భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని అప్పట్లో గొప్ప కవులు అని కవులు చెప్పారు తెలుగు భాషని ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నాము కదా ఏఎ ఫర్ భారత్ ఈ ఏఎ ఫర్ భారత్లో మనం ఏమి చేస్తున్నాము తెలుగుని ఇంప్రూవ్ చెయ్యడానికి తెలుగుని ప్రచారం చెయ్యడానికి ఇప్పుడు గూగుల్ మొత్తం ఏమి టైప్ చేసినా మనకి తెలుగులో వచ్చేలాగా ఇక్కడ ఈ ఏఐ ఫర్ భారత్లో మనం చేస్తున్నాము కదా అలా అలాగే ప్రతీ ప్రతి స్కూల్లో తెలుగు సబ్జెక్టు ప్రతి కాలేజ్లో తెలుగు సబ్జెక్టు దాన్ని కంపల్సరీ చెయ్యాలి ప్రైమరీ స్కూల్ నుంచి మొత్తము ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మనం మన తెలుగులో సం మన మనం మాతృభాష మనం మన లోకల్లో ఉన్నప్పుడు మన మాతృభాషలోనే మాట్లాడాలి మన మాతృభాష తెలుగు సో తెలుగుతో తెలుగులోనే మాట్లాడితే అప్పుడు భాష ఎక్కడికి వెళ్ళదు అంత మన లోనే ఉంటుంది మనం మన భాషని మనం సంరక్షించుకోవచ్చు